పరిమాణం చెందుతున్న ప్రపంచం నా అభిప్రాయం ఏంటంటే అప్పటితో రాజ్యాంగం ఉన్నప్పుడు పోల్చుకుంటే అసలు పరిమాణం ఎక్కువే ఉండేది ఇండియా పాకిస్తాన్ విడిపోయినాయి తర్వాత పరిమాణం చాలా పెరిగిపోతుంది ప్రజలు కూడా పెళ్లిళ్లు చేసుకుని చాలా జనాభా సంఖ్యలో పరిమాణం పెరిగిపోతుంది చైనాని కూడా మించిపోతుంది మన దేశం మన దేశం ఎలా అయితుందంటే కొత్త కొత్త ఆవిష్కరణలతో డెవలప్ అవుతూ అలాగనే కొత్త కొత్తగా అన్ని నిషేధించుతూ ప్రపంచం చాలా మారిపోతుంది మనుషులు కూడా మారిపోతున్నారు పరిమాణం పెరిగిపోతుంది కొత్త అలవాట్లు వస్తున్నాయి కొత్త బంధాలు అవుతున్నాయి పాత వాళ్ళను మర్చిపోతున్నారు